ఒకప్పటి ఉన్న పాత మొబైల్స్కి ఇప్పటి స్మార్ట్ ఫోన్లకి ఉన్న తేడా చాలా పెద్ద తేడా అప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్లు మరియు చిన్నఫోన్లు ఉండేవి కేవలం ల్యాండ్ ఫోన్లు ఒక ఊరిలో ఒకరికో ఇద్దరికో మాత్రమే ఉండేవి వాళ్ళకి ఏదైనా అవసరమున్న ఎవరైనా ఫోన్ చెయ్యాలన్నా ఆ నెంబర్కి మాత్రమే ఫోన్ చేసేవారు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఒక ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కోక స్మార్ట్ ఫోన్ ఉంటుంది స్మార్ట్ ఫోన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి నెట్వర్క్స్ చాలా ఫాస్ట్గా ఉన్నాయి టూ జీ ఫోర్ జీ ఫైవ్ జీ ఎయిట్ జీ దాకా కూడా ఉంది నెట్వర్క్స్ చాలా బాగా పని చేస్తాయి మనకి ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా మనకి మొబైల్లో తెలిసిపోతుంది మనము గూగుల్లో ఏది టైప్ చేసి కావాలన్నా గూగుల్ మనకి కావలసిన సమాచారాన్ని కరెక్టుగా ఇస్తూ ఉంటుంది మనం ఏదైనా నేర్చుకోవాలన్నా గూగుల్లో అయినా యూట్యూబ్లో అయినా చూసి నేర్చుకోవచ్చు మనం వేరే బయట ఎక్కడా డబ్బులు ఖర్చు చెయ్యకుండా కోచింగ్ కూడా ఆన్లైన్లో తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా ఇప్పుడు చాలామంది డబ్బు సంపాదిస్తున్నారు యూట్యూబ్ ద్వారా కూడా ఇంట్లో కూర్చొని వీడియోలు చేసి వాటిని యూట్యూబ్లలో అప్లోడ్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ చాలామంది స్మార్ట్ ఫోన్లతో డబ్బులు సంపాదించుకుంటున్నారు స్మార్ట్ ఫోన్లలో ఒక్కొక్క ఫోన్లో ఒక్కొక్క సిమ్ కార్డ్ వేసుకుని నెట్వర్క్ని యూస్ చేస్తారు కొంతమంది ఎయిర్టెల్ సిమ్ అని ఇంకా కొంతమంది జియో కొంతమంది ఐడియా కొంతమంది వొడాఫోన్ ఇలా ఒక్కొక్కరికి నచ్చిన ఒక్కోక సిమ్ కార్డుని మొబైల్లో స్మార్ట్ ఫోన్లో వేసుకుని వాడుకుంటారు అలా వేసుకున్నవారికి ఆ నెట్వర్క్ నుండి సిగ్నల్స్ వస్తాయి ఒక నెంబర్ నుండి ఇంకో నెంబర్కి ఫోన్ చేసుకోవడానికి ఆ సిమ్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడుకుంటారు సమాచారం తెలుసుకోవడానికి ఒకరి నుండి ఒకరికి ఈ సిమ్ముల ద్వారా ఫోన్ వెళ్తూ ఉంటుంది వాళ్ళకి కావలసిన సమాచారం ఫోటోలు పంపించుకోవడం వీడియోలు పంపించుకోవడం ఇంకా మొత్తం మనిషి అక్కడ ఏం చేస్తున్నాడో అని తెలుసుకోవడం అన్నీ వివరాలు స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉంటాయి మనకు కావలసిన సమాచారాన్ని మనకి స్మార్ట్ ఫోన్ మంచిగా అందిస్తూ ఉంటుంది మనకు స్మార్ట్ ఫోన్ చాలా ఉపయోగకరంగా ఉంది స్మార్ట్ ఫోన్లలో రీఛార్జ్లు జియోకి అయితే రెండు వందల ముఫై తొమ్మిది కొంతమందికి నంబర్స్ను బట్టి ప్యాకేజెస్ ఉంటాయి కొంతమందికి రెండు వందల అరవై రెండు వందల యాభై అలా ఉంటుంది కొన్ని ఆ మూడు నెలలకి అయితే ఆరు వందల అరవై ఆరు వెయ్యి రూపాయలకి అయితే ఆరు నాలుగు నెలలు ఇంకా సంవత్సరానికి అయితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇలా ఉంటాయి ఎయిర్టెల్కి అయితే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇలా ఒక్కో సిమ్ కార్డుకి ఒక్కో నెట్వర్క్కి ఒక్కో ఛార్జ్ ఉంటుంది ప్రతి నెల డబ్బులు నెలనెలకి అయితే మూడు వందల దాకా ఖర్చు అవుతూ ఉంటుంది ఒక్కో నెట్వర్క్కి ఒక్కొక్క ఒక్కొక్క అమౌంట్ ఉంటుంది దాన్ని మనం మొబైల్లో రీఛార్జ్ చేసుకుని స్మార్ట్ ఫోన్ని వాడుకుంటాము